ఆ చెప్పండి

ఆ చెప్పండి మీరెంత మంది ఉంటామంటారు మీకెంతమంది కాావాలి

ఆ ఆ

మేము ఒక టెన్ మందిని ఇస్తామండి అ ఇస్త మీకు ఎంతమంది కావాలో చెప్పండి అంతమందిని పిలిపిస్తానండి

మీరు ఎంత ఏం చేయమంటే అది చేస్తామండి ఆ వస్తాయి మీరు ఏదన్నా చెప్పిందే చేస్తామండి మళ్ళీ చేస్త చేస్తామండి చేస్తామండి అవన్నీ చేస్తాము అనే చేస్తామండి ఏదంటే అది చేస్తారు కాదనుకుండా

వస్తుంది అండి ఓకేనండి అడ్రస్ ఆ సరే ఓకేనండి మీరు ఎక్కడ అడ్రస్సు హైదరాబాదా ఓకే నండి తీసుకొని వస్తాము మందిని తీసుకుని వస్తాము ఒక్కొక్కరికి ఛార్జెస్ పడత మీరు నైట్ అంటున్నారు కదా అండి నైట్ వరకు వచ్చేస్తాము అవునండి ఆ ఓకే అట్లా అంటే అట్లా అట్లైనా రెడీ ఓకేనండి మేము ఇక్కడ నిజం పార్కే వస్తుంది ఆ అండి ఇంతకు ఇగ అట్లా రావాలంటే మేము మార్నింగ్కి వెళ్తాం ఇక్కడికి మధహ్నం బస్సులో వచ్చేస్తాం ఇక్కడికి

సరేనండి